మా దగ్గర అమ్మా రెస్టారెంట్ ఉంది ఆ రెస్టారెంట్కి మేమెళ్ళాము వెళితే అక్కడ డెలివరీ బాయ్ ఉన్నాడు ఆయన ఫుడ్ తీసుకురా అనంగానే కుళ్ళిపోయిన ఫుడ్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టేసి వెళ్ళిపోయాడు మేము రెస్టారెంట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు ఇలాంటి ఫుడ్డు ఇస్తున్నారా మీరు ఇదేనా ఫుడ్ ఇచ్చేది మాకు ఫుడ్ ఫాయిసన్ అయి ఎమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు డెలివరీ బాయ్ వహిస్తాడా మీరు వహిస్తారా ఇలాంటి ఫుడ్ మీరు ఇంకోసారి ఇట్లా తయారు చేయకూడదు మీరు మంచి పేరు పెట్టుకున్నారు అమ్మా రెస్టారెంట్ అని ఆ రెస్టారెంట్కు ఉన్నపేరును పాడు చేసుకోకండి బాగా చేయండి అని మేము మర్యాదగా చెప్తాము